హలో ఇది సతీష్ మొబైల్స్ అండ్ సర్వీసెసేనా ఇది మా మొబైల్కి డిస్ప్లే పగిలిపోయింది సార్ టెంపర్ గ్లాస్ డిస్ప్లే కావాలి

టెంపర్ గ్లాస్ అయితే ఎంత అవుతుంది

మాకు గొరిల్లా గ్లాస్ కావాలి సార్

అయితే ఇక్కడ అన్ని సర్వీసెస్ ఉంటాయా సార్ అన్ని మొబైల్స్కి ఉంటాయా లేకపోతే ఎగ్జాక్ట్ మొబైల్ అనేవి ఉంటుందా ఈ మొబైల్కే చేస్తాను ఓకే ఓకే ఓకే ఎప్పుడు రావచ్చు రమ్మంటారా లేకపోతే మీరే వచ్చి చేస్తారా సర్వీస్ హోమ్ హోమ్ సర్వీసు ఓకే ఓకే టైమింగ్స్ ఏంటి టెంపర్ గ్లాస్ రెండు

ఓకే

ఎప్పుడు రమ్మంటారు ఓకే ఓకే అడ్రస్ ఇదేనా ఎగ్జాక్ట్ అడ్రస్ ఓకే ఓకే టైమింగ్ ఏంటి ఓకే థ్యాంక్ యు థ్యాంక్ యు